హలో ఊబర్ డ్రైవర్గారా ఎక్కడ వరకు వచ్చారు అవునా ఇక్కడ కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు వస్తే అక్కడ ఆటోస్ కనిపిస్తున్నాయి కదా ఆ ఆటోస్ పక్కన ఒక గల్లీ ఉంటుంది ఆ గల్లీకి స్ట్రెయిట్గా వస్తే మీకు లెఫ్ట్ సైడ్ ఫిష్ మార్కెట్ కనిపిస్తుంది ఆ ఫిష్ మార్కెట్ నుండి అట్లే స్ట్రెయిట్గా కొంచెం దూరం వస్తే లేదు లేదు ఆ గల్లీ కాదు ఇంకా కొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ గల్లీ ఉంటుంది లెఫ్ట్ గల్లీ నుండి కొంచెం స్ట్రెయిట్గా రండి అక్కడ షాప్ ఉంది కదా ఆ షాప్ కాదు ఇంకొంచెం ముందుకు వస్తే అంటే మన వాటర్ ప్లాంట్ ఉన్న షాప్ కనిపిస్తుంది ఆ షాప్ దాటేసి ఇక్కడ పిటీసీ బోర్డు ఉంది కదా ఆ పిటీసీ బోర్డు తరువాత శ్రీహరి నగర్ బోర్డ్స్ కనిపిస్తాయి రోడ్డు నెంబర్ ఫైవ్ కాదు రోడ్డు నెంబర్ నైన్ అట్లే కొంచెం స్ట్రెయిట్గా రండి స్ట్రెయిట్గా రండి మీరు ఇంక కొంచెం దూరం వస్తే నేను బయటనే ఉన్న మీకు కనిపిస్తా వచ్చి కాల్ చేయండి మరి అంటే నేను బయటనే ఉంటా మీరు అట్లే రండి కాల్లో ఉంటా వచ్చారు కదా నేనే నేనే అండి